ఒక పుస్తకం చదవడం అంటే నాకు చాలా ఇష్టం పుస్తకం చదవడం కథల మీద ఆసక్తి వలన నాకు బాగా ఎక్కువ అయింది కథలు అంటే నాకు చాలా ఇష్టం వాటిని తెలుసుకునే ప్రయత్నంలో నేను ఎన్నో పుస్తకాలకు దగ్గర అయ్యాను అదే విధంగా కథలు మాత్రమే కాకుండా ఇంకా చాలా జర్నల్స్ని నేను చదివాను అంటే హాస్యాస్పదమైన పుస్తకాలను ప్రేమ నిండిన పుస్తకాలను ఇలా అనేక రకాల పుస్తకాలను నేను చదివాను ఖచ్చితంగా ఇంత సమయంలో పూర్తి చేయాలి అని ఎప్పుడు చదవలేదు కానీ చదివిన పుస్తకాన్ని ఆసక్తిగా ఉంటే ఇంకా ఇంకా చదవాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చదవాలి అనే ఆసక్తితో మాత్రం చదివాను ఇలానే పుస్తకాలన్నీ కూడా పూర్తి చేయాలి అనుకునే ఆలోచనతోనే ఉండేదాన్ని ఎక్కడ క్రొత్త పుస్తకాలు కనిపించినా అందులో ఏం విషయం ఉంది లేదా ఏ ఆసక్తికరమైన అంశం ఉంది అనే విషయాన్ని చాలా క్లుప్తంగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అందులో ఉండే అంశం నాకు ఉపయోగపడేవే అయితే పూర్తిగా చదవడానికి నా సమయాన్ని కేటాయిస్తాను నేరుగా నాలుగు గంటలైనా నేను ఒక పుస్తకాన్ని తీక్షణంగా చదవగలను అంశం ఆసక్తికరంగా ఉంటే ఇంకా ఎక్కువ సమయం కూడా కేటాయించగలను